మా గ్రామంలో అయితే సాధారణంగా మాది నంద్యాల డిస్ట్రిక్ అండి మా నంద్యాల డిస్ట్రిక్ నుంచి సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు అనేటువంటివారు హైదరాబాద్ బెంగళూరు విజయవాడ ఇటువంటి ప్లేసెస్కి వెళతారు చదువుకోవడానికి లేదా కోచింగ్లు తీసుకోవడానికి లేదా జాబులు చేయడానికి లేదా పనులు చేసుకోవడానికి అలా వేరే పెద్ద పెద్ద పట్టణాలకు వెళతారు చాలామంది చదువుకోవడానికి కోచింగ్లు తీసుకోవడానికి ఏదన్న నోటిఫికేషన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనట్ అటువంటివి పడతాయి పడితే ఒకవేళ పడితే లేకపోతే అనౌన్స్మెంట్ అనేటువంటిది వస్తే ఎక్కువమంది యువత అనేటువంటివారు ఆడపిల్లలు అయిన సరే ఈ రోజులలో మగ పిల్లలు అయిన సరే ఈరోజులలో యువత అనేటటువంటి వారు కోచింగ్లు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఎక్కువగా అది ఎక్కువగా హైదరాబాద్ బెంగళూరు విజయవాడ ఇటువంటి ప్లేసెస్లో ఎ ఎక్కువగా అంటే హైదరాబాద్లో జరుగుతుంది హైదరాబాద్లో ఎక్కువగా ఈ యొక్క కోచింగ్లు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే చదవు లేని వారు కొద్దిగా మనీ ఎక్కువ కావాలి మనకు మేము చేసే పనికి మనీ అనేటటువంటిది ఎక్కువ సంపాదించాలి మేము అనేటటువంటి వారు ఈ హైదరాబాద్లో అట్లా ఎక్కువగా పనులకు వెళతారు అంటే అక్కడ శాలరీ అనేటుటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది పని కూడా అట్లే ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ పనిచేయడానికి ముగ్గు చూపుతారు ఆడ ఎక్కువగా ఆడవాళ్ళు అయిన సరే మగవాళ్ళు అయిన సరే